మా యొక్క ప్రాంతములో పదవ తరగతి చదివిన వెంటనే ఇంటర్మీడియట్ అనేది ప్రాముఖ్యం అయిన కోర్స్ ఇది రెండు సంవత్సరాలు ఇది పై చదువులకి బేస్ ఇంటర్మీడియట్లో చక్కగా మార్కులు తీసుకొని వస్తే తర్వాత వాడు ఏ కోర్స్లో చేరాలన్నా ఈజీగా ఉంటుంది ఏమైనప్పటికి ఇంటర్మీడియట్ అనేది నాలుగు రకాలుగా ఉంటుంది బైపీసీ ఎంపీసీ సీఈసీ హెచ్ఈసీ ఇది రెండు రకాలుగా ఉండచ్చు ఆర్ట్స్ సైన్స్ సైన్స్లో రెండు రకాలు బైపీసీ ఎంపీసీ ఎంపీసీ అనేది మ్యాథ్మెటిక్స్ బైపీసీ అనేది బోటనీ జువాలజీ ఆ విధంగా సోష సోషల్ స్టడీస్లో ఆర్ట్స్లో హెచ్ఈసీ సీఈసీ హెచ్ఈసీ అంటే హిస్టరీ దానికి సంబంధించింది ఆ సీఈసీ అంటే అకౌంట్స్కి సంబంధించింది ఈ విధంగా ఇంటర్మీడియట్లో ఎవరు బాగా చదువుతారో వాళ్ళు ముందుకు సాగ్